హలో హలో సార్ చెప్పండి సార్ మినిస్టర్ గారు చెప్పండి సార్ చేసేద్దాము సార్ దాంట్లో ఏమి ఉంది సార్ చేద్దాము సార్ అలాగే సార్ సార్ ప్రాసెస్ అంటూ ఏం లేదు సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో ఏంటంటే ప్రతీ ఒక్క బిజినెస్ పరంగా చూస్తే కనుక ప్రతీ ఒక్కరు స్టూడెంట్స్ కానీ లేదు అంటే బయటా వేరేవాళ్ళు కానీ లైక్ డైరెక్ట్గా ఇది జాగరీ ఇది షుగర్ కేన్ చేసేవాళ్ళ దగ్గరికే వచ్చి తీసుకుంటున్నారు సార్ అంటే ఫుల్గా అంటే కొంత అమౌంట్ ఇచ్చి ముందే ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళకి క్రాప్ వేయించి అలాగా చేస్తున్నారు సార్ కానీ ఇప్పుడు ఏంటి అంటే నేను రైతులతో మాట్లాడిన దగ్గర నాకు తెలిసింది ఏంటి అంటే మొన్న తుఫాన్ వల్ల వాళ్ళు మొత్తం చెరుకు ఇండస్ట్రీ అనేది కొంచెం బాగా దెబ్బ తినింది పొలం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మనం తక్కువ ప్రైస్కి తీసుకుందాము అన్నా కానీ సబ్సిడీ కింద కానీ వాళ్ళు ఏంటంటే స్కీంలు మనలని అడుగుతున్నారు అండి ఎక్కువ ప్రొడక్షన్ కావాలి మాకు అని అంటే కనుక వాళ్ళు మాకు ఏం చెప్తున్నారు అంటే మీ మీ సైడ్ నుంచి మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా హామీ ఇస్తే కనుక మేము ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేస్తాము అంటున్నారు సార్ హామీ అంటే అదే సార్ ఇప్పుడు రైతు నష్టం క్రింద కొంచెం వాళ్ళకి ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కానీ లేదంటే కొంచెం వాళ్ళకి ఉపయోగపడే స్కీమ్లు కానీ కొంచెం కరెంటు కానీ కొంచెం మీరు ప్రొవైడ్ చేస్తే కనుక మనము తీయవచ్చు సార్ అంటే రైతు దగ్గర నుంచి మనం తక్కువకి తీసుకొని మనం అంటే వేరే వేరే చెక్కీగా గానీ లేదంటే బాక్సులుగా కానీ ఇంకా ఆన్లైన్గా కానీ న్యాచురల్గా మనం అమ్మితే కనుక షుగర్ది సార్ మొత్తం ఆర్గానికే అండి సార్ వస్తారు అండి వస్తారు అండి హండ్రెడ్ పర్సెంట్ సార్ సార్ సార్ రైట్ సార్ సార్ రైట్ సార్ నేను చూస్తాను సార్ నేను మాట్లాడతాను ఈరోజు నుంచే ప్రిపేర్ చేస్తాను సార్ చార్ట్ మీకు సార్ నేను వెళతాను సార్ రైతుల దగ్గరికి వెళ్ళి సార్ రైట్ సార్ సార్ నేను వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ మీకు సబ్మిట్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్